భారతదేశంలో క్రీడలు చాలా ముఖ్యమైన భాగం క్రీడలు దేశం మరియు దాని ప్రజలకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి అవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి సామాజిక సమైక్యతను పెంచుతాయి మరియు దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్ని తెస్తాయి భారతదేశంలో అత్యంత జనాదరణ పొందిన క్రీడలు క్రికెట్ భారతదేశంలో అత్యంత జనాదరణ పొందిన క్రీడ ఇది దేశవ్యాప్తంగా భారీ అభిమానులను కలిగి ఉంది భారతజా భారతీయ జాతీయ క్రికెట్ జట్టు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి ఇది ఐదు ప్రపంచ కప్పులను గెలుచుకుంది కబడ్డీ కబడ్డీ భారతదేశానికి ప్రత్యేకమైన క్రీడ ఇది దేశవ్యాప్తంగా చాలా జనాదరణ పొందింది కబడ్డీ ఒక సంఘీభావ క్రీడ ఇందులో రెండు జట్లు ఒకరిని ఒకరు అక్రమించడానికి ప్రయత్నిస్తాయి హాకీ హాకీ భారతదేశంలో ఒక ప్రాచీన క్రీడ ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా పరిగణించబడింది భారత జాతీయ హాకీ జట్టు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై రెండు మరియు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒలింపిక్ బంగారు పథకాలను గెలుచుకుంది

భారత జాతీయ ఫుట్బాల్ జట్టు ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఆసియా కప్లో నాలుగో స్థానంలో నిలిచింది